మీరు కరెక్ట్ గా వచ్చారండి మేమే అండి గోల్డ్ లోన్కి సంబంధించిన వాళ్ళం మీరు ఏం పెట్టాలి అనుకుంటున్నారు మీరు చూపించండి గొలుసు అమ్మ అది ఎలాగ ఉందమ్మ అసలు ఎంత వస్తుందో మేము చూసి చెప్తాం అమ్మ అదే అమ్మ సరే చూస్తున్నాను ఎంత వస్తుందో దాన్ని బట్టి చెప్తాను అమ్మ మీరు ఎంత మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు అమ్మ రెండు లక్షల కానీ ఇది పాత బంగారం వల్ల రెండు లక్షలు రాదు అమ్మ మీకు మీకు ఒక లక్షల యాభై వేలు మాత్రమే లోన్ రాగలదు అమ్మ ఇది ముందు మీరు మీకు లక్ష యాభై వేలకు రెండు శాతం వడ్డీ పడుతుంది అండి మీరు ప్రతి నెల వడ్డీ కలిపి రెండువేల ఐదు వందలు లోపు ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది అండి అలాగ ఐదు సంవత్సరాలు కట్టాలి మొత్తం వడ్డీతో కలిపి అండి గ్రామ్కి మీకు వచ్చేటప్పుడికి మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అండి లోన్ మీకు తీసుకుంటున్నారా మీరు బ్యాంకు లోన్ తీసుకోవటానికి అప్లికేషన్ ఒకటి ఫీల్ చేయాలండి దానికి ఆధార్ కార్డు జిరాక్స్లు కావాలండి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు రెండు రేషన్ కార్డు జిరాక్స్లు రెండు పాన్ ఉంటే మీరు పాన్ కూడా తీసుకురండి ఒక రెండు జిరాక్స్ కాపీలు ఇవి తీసుకు వస్తే మేము ఇక్కడ ఎలా చేయాలో మేము మొత్తం చేసి చెప్తాం అండి ఆ ఇద్దరివి చేరి తీసుకురండి సరిపోతుంది రేపు వస్తే మీరు మేము మొత్తం చేస్తాం అండి ఆ సరే అమ్మ